మా స్నేహితుల ఇంటికి కుటుంబ సభ్యులతో పుట్టినరోజు వేడుకకు వెళ్ళాము అక్కడ వచ్చేసేసి వాళ్ళ పుట్టినరోజు ఫంక్షను చాలా గ్రాండుగా అరేంజ్ చేశారు బెలూన్సు తోటి పూలు అన్నీ కేకు ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా గొప్పగా చేశారు ఫస్ట్ పుట్టినరోజు అయ్యే సరికి అందరినీ పిలుచుకున్నారు అలాగే వచ్చేసేసి చాలా ఆటపాటలతో చాలా వినోదంగా జరుపుకున్నాము అలాగా మా ఫ్రెండ్సులో వచ్చేచేసి మా కుటుంబ సభ్యుల పెళ్ళికి వెళ్ళాము వెళ్ళింది అక్కడ ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది పెళ్లి కుదిరిన తర్వాత ఆ అమ్మాయికి వచ్చేసేసి శారీస్ కొనడానికి శారీస్ కొనడానికి కూడా మేము వెళ్ళాము అలాగే జ్యువెలరీ కొనడానికి కూడా వెళ్ళాము అలాగే వచ్చేసేసి అన్ని ఆ అమ్మాయి ప్రతి సంబంధించిన వస్తువులన్నీ దగ్గర ఉండి చూసుకున్నాము అలాగే వచ్చేసేసి పెళ్లి రోజులు పసుపు కొట్టి దాన్ని ప్రారంభించాము తర్వాత బట్టలు నగలు ఇవన్ని తెచ్చుకున్నాము పెళ్ళికొడుకుల వాళ్ళ ఇంటికి కళ్యాణ కళ్యాణ మండపం గురించి మాట్లాడుకోవడానికి తర్వాత వచ్చేసేసి పెళ్లి పత్రికలు ఫస్ట్ పెళ్ళికొడుకే ఇవ్వాలని చెప్పేసేసి వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా వినోదంగా వెళ్ళాము అలాగే తర్వాత వచ్చేసేసి పెళ్లి మండపం రానే వచ్చింది దగ్గరికి అలాగే దాంట్లో వచ్చేసేసి సంగీతు తర్వాత వచ్చేసేసి నలుగులు కొండకెదుర్లు ఇవన్నీ కూడా నడుచుకొని పెళ్ళి గట్టానికి చేరుకున్నారు అక్కడ వచ్చేసేసి మా ఫ్రెండ్సు కుటుంబ సభ్యులమి చిన్న నాటి స్నేహితులు అందరం కూడా అక్కడ కలిసి చాలా వినోదంగా ఉన్నాము ఆ అమ్మాయి పెళ్ళిలో మాకు చాలా అనుభవం కలిగి వా చాలా సంతోషంగా గడిపాము